వంట చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఫస్ట్ క్లీనుగా ఉంచుకుంటాను క్లీనుగా ఉంచుకోవడం వల్ల మనం చేసే వంట పై కాన్సెన్ట్రేషన్ ఉండి సరిగా వంట చేస్తాము మనం చేసే వంట రుచిగా రావాలి అన్నప్పుడు స్టవ్ని మీడియమ్ ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసి పోపు చేసి పోపు చేసినంత వరకు సిమ్లో ఉంచి దాని తర్వాత అది ఫ్రై ఐటెం అన్నపుడు పెద్ద హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి లేదంటే పులుసులు అలాంటి వాటికి మనం చారు అవి యాడ్ చేసిన తరువాత హైలో పెడితే ఏమి కాదు కూరలు ముక్కలు ఆ వెజిటేబుల్ ముక్క ఉడకాలి అని అన్నపుడు చిన్నగా ఉంచుకోవాలి ఫ్లేమ్ దాని తరువాత మనం వాటర్ రసాలు యాడ్ చేసినాక హైలో పెట్టినా పర్వాలేదు ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు వంట రుచికరంగా మారుతుంది చపాతీలు చేసేటప్పుడు అయితే చాలా వరకొక పది పదిహేను నిమిషాలు మిం ముందుగానే పిండిని తడుపుకొని రెస్ట్ ఇస్తే చపాతీలు మృదువుగా రావడానికి అవకాశం ఉంటుంది దానికి కొంచెం ఆయిల్ ఆయిల్ ఆయిల్ యాడ్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్ కూడా చాలా వరికి ఉప్పు నీళ్ళల్లో కడగాలి ఉప్పు నిమ్మకాయతో కడిగిన తరువాతనే వండాలి